మీరు మేము బాపట్లనుండి మాట్లాడుతున్నాము అండి మేము హైదరాబాద్ వెళుతున్నాము మేము హైదరాబాద్ వెళదామని అనుకుంటున్నాము అండి బాపట్ల నుంచి ఎంత అవుతుంది అండి చూడటానికే అండి చూడటానికే అండి

అదే అదే హైదరాబాదు బిర్లా టెంపులు హైటెక్ సిటి రామోజి ఫిలీమ్స్ చిలువూరు చిలుకూరు వెంకటేశ్వరస్వామి బాలాజీ టెంపుల్ అదే బిర్లా టెంపుల్ ఇలాంటివన్నీ చూడాలి అండి మీరు దగ్గరుండి చూపిస్తారా లేకుంటే

మధ్యలో కొన్ని మా చుట్టాలవాళ్ళు ఉన్నారు అండి వాళ్ళింటికి కూాడా వెళ్ళాలి అట్లా మరి ఎంత అవుతుంది ఏంటి ఎంత టైమ్ పడుతుంది సరేనండి మేము హైదరాబాద్ వచ్చాకా మీకు కాల్ చేస్తాము